నేనున్న ప్రాంతంలో మాకు అందుబాటులో ఉన్న హాస్పత్రులు మూడు నాలుగు ఉండి ఉంటాయి అవి మాకు సులభంగానే అందుబాటులో ఉన్నావి ఇప్పుడు మాకు నేనున్న ప్రాంతంలో ఒక హాస్పిటల్లో ఉన్నా అనుకోండి మాకు చికి త్స చేయించుకోవటానికి చాలా ఇబ్బంది కలిగి ఉండేది వాళ్ళు సగంలోనే ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఇప్పుడు అందుకనే మాకూ సులభంగా ఉన్నాయి కాబట్టి మేము కొంచెం ఆనందంగా సంతోషంగా అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు మాకు మా దగ్గర ఉన్న ఊరు నుంచి మేము మాకందుబాటులో ఉన్న హాస్పత్రులకు వెళ్ళేలోపు మాకున్న ఆ ఒక్క హాసుపత్రి వల్ల చికిత్స పొందేలోపు సగం వ్యాధి సోకుతుంది సో అందుకని మేము మాకు సులభంగా మూడ్నాలుగు హాస్పత్రులుండడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము మాకు అందుబాటులో కని కనీసం ఆ రెండు మూడు లేకపోయినా గానీ మేము ఏదో దూర ప్రాంతం వెళ్ళి చికిత్స తీసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందయ్యేది మాకు దగ్గర్లో ఉన్నాయి కాబట్టి మేము కొంచెం ఆనందంగా భావిస్తున్నాము మాకు మా ఊరు నుంచి కనీసం ఒక జ్వరం వచ్చిన కానీ దగ్గు వచ్చినా గానీ జల్ సర్ది చేసినా గానీ మేము అంత దూరం వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేది ఓ కనీసం వాహనాలు కూడా మాకు అందుబాటులో ఉండేవి కాదు మాకు సులభంగా ఉన్నది కాబట్టి మేము ఇక్కడ తొందరగా చికిత్స పొందగలుగుతున్నాము మాకు దాని వల్ల కొంచెం ఆనందంగానే ఉంది